మా ప్రాంతంలో వచ్చేసరికి ఎకెడిపిఎమ్సిహెచ్ స్కూల్ అని గవర్నమెంట్ స్కూల్ స్టార్ట్ చేశారు అది స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక సిక్స్టీ ఇయర్స్ అబౌవ్ అయ్యింది అక్కడ స్టడీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది టీచర్స్ కూడా ఇన్కేస్ ఎప్పుడన్నా అర్థం కాకపోయినా సరే సెకండ్ టైం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అలాగే ఇంకోటి ఏంటంటే అక్కడా మీ మీల్స్ కూడా పెడతారు పిల్లలకి హెల్తీ ఫుడ్ కూడా ఇస్తారు సో అలాగే డ్రిల్ కానీ అలాగే యోగా కానీ డ్యాన్స్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది కల్చరల్ యాక్టివిటీస్ ప్రతీ ఒక్కటి ఆ స్కూల్లో ఉంటుంది అలాగే అన్ అలా అని స్టడీని కూడా నెగ్లెక్ట్ చేయకుండా బాగా చెప్తూ అలాగే ఎవరికైనా అర్థం కాకపోయినా క్లియర్గా చెప్తూ చాలా బాగా రన్ చేస్తూ ఉంటున్నారు అక్కడ టీచర్స్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి పేరెంట్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ చాలా మంచిగా మాట్లాడుతారు ఎవరూ హార్ష్గా బిహేవ్ చేయరు సో నాకేంటంటే వేరే దే వేరే ఊర్లకి వెళ్ళకుండా నేను ఇక్కడ చదువుకోవడమే నాకు చాలా బాగా నచ్చింది అలాగే అక్కడ లొకాలిటీలో ఉన్న నా ఫ్రెండ్స్ కాని ప్రతి ఒక్కళ్ళు నాతో మంచిగా ఉండడం అలాగే వాళ్ళతో కలిసిపోయి ఉండి ఇప్పుడు సడన్గా నేను వెళ్ళాలన్నా వెళ్ళలేను అలాగే నాకు ఇక్కడే చాలా బాగా నచ్చింది నాకూ వేరే చోటికి వేరే ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలి అన్న ఉద్దేశం అయితే లేదు